ఈ పాండిత్యమైన ఆశల మెజాయిలో కళలు సిరాతో ముందే నిర్మించబడిన విధులతో చేరిపోయినప్పుడు ఒక కథ ప్రకాశంగా నిలుస్తుంది మోహమైన ఆకర్షణ మరియు స్వభావంతో నేసిన ఓ అద్భుత జాలం దివ్య ఒడస్సి రచితి పదాల యొక్క మేఘల నుండి పెరిగిస్తున్న దాని పొట్టల మనలను అద్భుతమైన అందాల ప్రపంచాన్ని అన్వేషించమని మృదువుగా గుసగుసలాడుతుంటాయి